ఒక నాయకుల ఉదాహరణకు తీసుకుంటే వెంకయ్య నాయుడు గారు ఆయన నెల్లూరు జిల్లాలో సంబంధించినటువంటి వారు ఇక్కడే పుట్టిన పెరిగినటువంటి వారు ఒక గవర్నమెంట్ స్కూల్లో సాదాసీద విద్యను అభ్యసించి ఇప్పుడు ఆయన పదవి విరమణం చివరగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన చేరుకున్నారు ఆయన జీవితంలో ఆయన ఎదురుచూసినటువంటి ఒడుదొడుగులు కావచ్చు ఆయన ఎదుర్ ఎదిరించినటువంటి కష్టతరమైన సందర్భాలను కావచ్చు ఇప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ప్రజానీకానికి ఆదర్శపూర్వకంగా నిలుస్తుంది ఆయన ఒక గొప్ప వ్యక్తి గొప్ప మనిషి గొప్ప వాక్చాతుర్యం గల మనిషి ఎంతో విద్యను అభ్యసించినటువంటి వారు ఎంతో జ్ఞానము కలిగినటువంటి వారు రాజకీయంలోకి వెళ్ళిన కారణంగా బీజేపి పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఔన్నత్యం పొందింది ఎంతో ప్రాచుర్యం పొందింది దీనంతటికీ కారణం వెంకయ్య నాయుడుగారు ఒక సాదాసీద మనిషి భారత్దేశానికి ఇంతమంది జనాభా కలిగినటువంటి ఈ దేశంలో వైస్ ప్రెసిడెంట్ అవడం అంటే ఇది ఒక మామూలు విషయం కాదు తరతరాలకు ఇది ఒక చెరగని చిరస్మరనీయమైనటువంటి ఒక సందర్భం ఆయన ఎదుగుదలే చూసుకుంటే ఆయన వలన ఆయన ముఖ్యంగా ఎదిగినటువంటి కారణం తెలుగు భాష మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి తెలుగు భాష అన్ని రకాలుగా నానా విధాలుగా సమర్థవంతంగా మాట్లాడగలిగేటువంటి ఒక వ్యక్తి తెలుగు భాష వచ్చిన దాని ద్వారా ఇంగ్లీష్ మరియు హిందీలో కూడా సమర్థవంతంగా మాట్లాడగలుగుతారు ఆయన మాటలు తూటాల్లా పేల్చగలుగుతారు సో దానివలన యువతలో ఎప్పటికప్పుడు రక్తాన్ని వేడెక్కిచ్చేటువంటి మాటలు మాక్ వాక్చాతుర్యం గల అటువంటి ఆయన మాటలు ద్వారా దేశానికి ఎన్నో ఉపయోగాలు జరిగాయి ఎన్నో పారిశ్రామికవేత్తలు మరియు వ్యాపారవేత్తలతో సంబంధాలు ఈ దేశం నుండి మరొక దేశానికి ఏర్పడడంలో ఆయన ఎంతో ముఖ్య భూమిక పోషించారు దీని అంతటికి కారణం వెంకయ్య నాయుడు గారు